నా స్వస్థలం నా సొంతూరు కాకినాడ జిల్లాలో ఉంది నేను నా స్వస్థలంలో చాలా హాయిగా బతుకుతాను ఏదైనా మన ఊరు అనేసరికి ఒక ధీమా వస్తుంది నేను మా ఊరిలో ఎలాగైనా బ్రతికేయగలనన్న ధీమా నాకుంది ఏదో పని చేసుకుని నా స్వస్థలంలో చాలా పంట కాలువలు ఉన్నాయి నా కాలి సమయంలో ఆ పంట కాలువల వద్ద కూర్చొని నా కాలాన్ని అలా సాగనిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అలా పంట పొలాన్ని చూస్తూ ఉంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది అది వర్ణనాతీతం నేను ఎక్కువ చేనులో నా పని నేను చేసుకుంటూ ఉంటాను నాకు రైతు తండ్రి ఉన్నాడు కాబట్టి నేను ఇలాంటి వాటికి ఇష్టపడుతున్నాను అని చెప్పవచ్చు